తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రెండు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రెండు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై అయిదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు